నమస్కారమండీ మాకు ఫోన్ కావాలండీ ఏదైనా ఒక మంచి ఫోన్ చెప్పండి మాకు మంచి ఫోన్ కావాలండీ స్టోరేజ్ అవన్నీ బాగుండాలండీ అలాగే కెమెరా కూడా ఫోటోలు చాలా బాగా వచ్చేలాగా ఉండాలండీ

సరే అండీ వన్ ప్లస్ ఫోన్లో స్టోరేజ్ కెమెరా అవన్నీ ఎట్లా వస్తాయో వివరించండి దాని ధర అవి ఎలా ఉంటాయండి మాకు వన్ ప్లస్ కావాలండి ఈఎమ్ఐ కట్ అయితే ఎంత పడుతుంది మొత్తంగా అయితే ఎంత పడుతుందండి ధర సరే అండి నేను ఇప్పుడే డబ్బులు కట్టి తీసుకుంటానండి ఆ ఇచ్చేయండి

ధన్యవాదాలండి